ఆ నమస్కారం అండి ఎవరు అండి చెప్పండి ఆ అవును అండి ఈవెంట్ మేనేజర్తో మాట్లాడుతున్నారు మీకు ఎటువంటి సేవలు కావాలి అండి ఆ ఆ చెప్పండి ఆ మేం మేము మా వద్ద షామియానా కాని అలాగే కళ్యాణమండపం కళ్యాణమండపాన్ని అలంకరించడం కాని దాంతో పాటు భోజనాల ఏర్పాట్లు కూడా చేయగలుగుతాము అండి మేము మీకూ ఎటువంటి సేవలు కావాలో మాకు ముందుగా తెలియజేస్తే దాన్నిబట్టి మనం చర్చించుకొని ముందుగా వెళ్దాం అండి ఆ చెప్పండి ఆ ఆ సరే అండి మీరు ఒక ఆ సరే అండి మీరు ఎలాగ అంటే అలాగే చేద్దాం అండి ఆ అది మీరు ఈ మ్యారేజ్కి ఒక పది రోజుల ముందు మనం కూర్చోని చర్చించుదాం అండి దాన్నిబట్టి మనం ముందుకు వెళ్దాం ఆ వర్క్ అవును అండి అర్థమైంది అండి మీకు మీకు ఏవిధంగా కావాలంటే అలాగే చేస్తాము అండి మీకు సాధారణమైన పువ్వులతో కావాలంటే ఆవిధంగా చేస్తాం లేకపోతే మనకి ఈ పువ్వులు ప్లాస్టిక్ పువ్వులతో చేయాలి అంటే అది కూడా చేస్తాము అండి మనం దానికి అయ్యే ఖర్చు గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆ ఆ అవును అండి మేము అన్నీ మ మేమే రన్ చేస్తాము అండి మీకు మా వద్ద కుర్చీలు కూడా కుర్చీలు కూడా అన్నీ అన్ని సదుపాయాలు ఉన్నాయి అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని చెప్తాము అండి ఒకవేళ మా దగ్గర లేకపోయినా సరే బయట నుంచి బయట వాళ్ళతో మాట్లాడి తెప్పిస్తాము అండి మీకు ఎటువంటి శ్రమ కలగకుండా అన్నీ మేమే చూసుకుంటాం అండి మొదట నుంచి ఆ సరే నండి సరే అండి ఆ సరే అండి మీరు పది రోజుల ముందు తెలియచేయండి మాకు ఆ సరే అండి సంతోషం అండి ఉంటాను అండి మరి